నేను మొదటిగా కొన్న వస్తువు ఒప్పో ఏ ఫిఫ్టీన్ యస్ ఫోన్ ఇది ఈ ఫోన్ కొని ఇప్పటికీ మూడు సంవత్సరాలు అయ్యింది ఫోన్లో ఇప్పటికీ ఏ ప్రాబ్లం రాలేదు చాలా మంచిగా ఏం ల్యాగ్ లేకుండా పనిచేస్తూ ఉంటుంది నాకు గేమ్స్ ఆడడం అంటే చాలా ఇష్టం ఈ ఫోన్ కొన్నాక దీంట్లో గేమ్ సమస్య అసలు ఏం రాలేదు మీరు ఎవరైనా కొనాలనుకుంటే ఈ ఫోన్ని నేను కొనమనే చెప్తాను నేను దీన్ని ఇప్పటికీ చాలాసార్లు కింద పడేసినా ల స్క్రీన్ ఒక మీద చిన్నా క్ర్యాక్ కూడా రాలేదు అందుకే ఈ ఫోన్ అంటే నాకు చాలా నచ్చింది మీరు కొనాలనుకుంటే ఒప్పో ఫోన్ కొనండి నాకు ప్రాబ్లమ్ ఏం లేదు కానీ వేరే బ్రాండ్స్ ఇంకా చాలా ఉన్నాయి మీరు కొనాలనుకుంటే మీ బడ్జెట్లో మీరు కొనగలిగితే కొనండి లేకపోతే ఒప్పోనే కొనండి నేను అసలేం అడగట్లేదు మిమ్మల్ని కొనమని కూడా అది మీ ఇష్టం అనుకోండి ఎలా అన్నా అయినా కానీ నేను కొన్నప్పుడే కొన్నప్పుడు నుంచి ఇప్పటివరకు ఈ ఫోన్ చాలా బాగ పనిచేస్తుంది ఈ దీంట్లో సిక్స్టీ ఫోర్ జిబి ఉంది ఇప్పటికి అది ఫుల్ కూడా కాలే సో మీరు కొనాలనుకుంటే కొనండి ఒప్పో ఏ ఫిఫ్టీన్ యస్ చాలా బా పనిచేసే ఫోన్ ఇంకా చెప్పనీకి ఏం లేదు అందుకనే నేను ఇంక ఆపేస్తున్నాను ఆపేస్తున్నాను ఆపేసాను